నన్ను సహాయం చేయడానికి ముఖ సంతోషంగా చాలా ఉన్న వ్యక్తులు ఉన్నారు నేను కళాకారుని కాదు కానీ కళాశాలలో ఆశక్తి కలిగినవారికి అంచనా ఉంటుంది నాకు ఆధునిక కళాశాలలో భాగంగా అవసరమైన సహాయం చేయడానికి ఇష్టపడుతున్న సాంకేతికత దక్కింది ప్రయోగశాలలు విజ్ఞాన సాంకేతికత రంగాలలో ఉన్న ప్రయత్నాలు నాకు కన్నుముసుగుగా ఉన్నాయి అందువలన ఆ ప్రయత్నాలకు సహాయం చేయడానికి నేను సంతోషంగా ఉంటున్నాను ఇతర ప్రయత్నాలు సహాయం చేయడం నాకు అత్ అంతర్ముఖ రోగిని సంతోషంగా చేస్తుంది అంతేగాక మీకు సహాయం చేయడానికి నేను నిరంతరం కష్టపడుతు ఉంటాను అయితే నాటికి నేటికీ సంగీతం లేదా చిత్రకళ నాకు ఇష్టమైన కళాకారుడు చిత్రకళ లేదా సంగీతం చూడడానికి వేయాలని అనుకుంటున్నాను అందువలన యూనిక్ స్టైల్లు విరీక్షణ ఆకర్షణ అనుభవాలు నాకు చాలా ఆకర్షించడం ఆకర్షించుతు ఉంటుంది సృష్టికి సహాయక సాంకేతికత కళాకారులు నాకు పనిలో ఉండడంలో విజ్ఞాన సాంకేతికత పరిజ్ఞానం వలన సహాయం చేయడం అత్యంత ఇష్టం మీకు ఆ ప్రతిభను సహాయం చేయడానికి ఇష్టపడతారు స్థాయికి సహాయక సాంకేతిక కళాకారులు నాకోసం తద్వారా స్థాయిని నిర్మించే సాంకేతికత కళాకారులు చూడడానికి ఇష్టమైనవారు విజ్ఞాన మాథమేటిక్స్ వలన తమ పనిని అంతర్ముఖపరుణుడు చేసుకోవడం చాలా అంతః కరణ శుద్ధితో అనుభవం అవసరం ఇదే నిరుపించడానికి మీరు ఎలాంటి కళాక్రియలను అనుసరించుకోవచ్చు మీకు అందించే ఉదాహరణలు నిజమే మీ పరిస్థితిని ఆధారంగా అవి ఉండగలవు అదేవిధంగా మనకి అనేక రకాలైన కళాత్మక క్రియలు కూడా ఉన్నాయి సినిమా నిర్మాణం నాకు నాకు సినిమా నిర్మాణంలో పాల్గొంటు ఉంటాయి మీకు అదేవిధంగా ఆ పనిని చూడటానికి ఇష్టంగా ఉంటుంది ధన్యవాదాలు